మాకు ఆరోగ్య భీమా ఉందండి కాకపోతే మా కోసం కానీ మా కుటుంబ సభ్యులకోసం కానీ ఉపయోగించుకునే టైం అయితే ఇంతవరకు రాలేదు ఇంకా వస్తుందా లేదా అనేది కూడా తెలియదు కాకపోతే ఆరోగ్య భీమా ఉంది మాకు కూడా ఉంది అది ఉండడం వల్ల చాలా ధైర్యమే ఉంటుంది మాకు కూడా